నమస్కారం అయ్యో దేవుడా నా షాపింగ్ కార్ట్లో ఈ అదున్నపు నకిలి హెడ్ఫోన్స్ ఎలా వచ్చాయి నేను ఒకటి మాత్రమే ఆర్డర్ చేయాలి అనుకున్నాను అయ్యో ఈ పిల్లలు ఏదో చేసుంటారు ఒక్క దగ్గర ఉండరు ఊరికే ఆడుతు ఉంటారు ఇలా ఆడుకుంటు ఇంకొకటి కూడా ఏదో చేసి ఉంటారు సరే తొలగిద్దాం ఇదిగో నా షాపింగ్ కార్టులో ఇక్కడ చూడండి రెండు జతల హెడ్ఫోన్స్ ఉన్నాయి ఇందులో ఒకటి నకిలి ఇది ఈ ఈ నకిలి జతను తొలగించాను ఇదిగో ఇక్కడ తొలగించు బటన్ ఉంది ఈ బటన్ క్లిక్ చేస్తే నా నకిలి హెడ్ఫోన్స్ పోతాయి అనుకుంటాను ఇందులో ఒకటి నకిలీది ఉంది కదా నేను ఈ నకిలీ జతను తొలగిస్తాను ఇక్కడ తొలగించు బటన్ క్లిక్ చేసి తొలగిస్తాను వెబ్సైట్ లోడ్ అవుతుంది ఇప్పుడు చూడండి నా కార్ట్లో ఒకటే జత హెడ్ఫోన్స్ మాత్రమే ఉన్నాయి అది నాకు నకిలీ జత విజయవంతంగా తొలగించబడింది ఊపిరి తీసుకోవాలి ఐఏక లేకపోతే మా అమ్మ నన్ను చాలా తిట్టేది ఇన్నిఘనం ఎందుకు ఆర్డర్ చేస్తున్నావు అని ఇప్పుడు నా కార్ట్ సరిగ్గా పనిచేస్తుంది ధన్యవాదాలు